మా కాకినాడ జిల్లాలో చాలా పర్యాటక ప్రదేశాలైతే ఉన్నాయి అందులో చాలా ప్రాముఖ్యమైన ప్రదేశాలైతే ఉన్నాయి అందులో గుళ్ళు గుడికి చాలా మంది వచ్చి ఆ వాళ్ళ కోరికలు ఏమున్నాయో మొక్కుకొని మొక్కుబడులు కూడా చెల్లిస్తారు అలా అందులో ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయము అట్లా ఈ గుడికి వచ్చి చాలా భక్తులు వచ్చి ఆ గుళ్ళో తన మొక్కులు మొక్కుబడులన్నీ చెల్లించుకుంటారు చాలా మంది వీక్షిస్తారు ఆ గుడి వచ్చి చూడటానికి ఇతర దేశ ఇతర ఊరువాళ్ళు వేరే ఊరు వాళ్ళు కూడా వచ్చి గుడి కో గుడిని చూస్తారు అలా వాళ్ళ మొక్కుబడులు కూడా చెల్లిస్తారు తర్వాత సిద్ధి వినాయకస్వామి ఆలయం ఇట్లా ఆ ఆలయం కూడా వచ్చి వస్తారు ఇంకా మహీంద్రపాలెం కాకినాడలో చూసుకుంటే ఆ ముసలమ్మ గుడి ఆ ఊసలమ్మ గుడికొచ్చి చాలా అంటే ప్రతి సంవత్సరం ముసలమ్మ గుడి దగ్గర జాతర్లైతే జరుపుకుంటారు ఆ జాతర్లకి చాలా ఊర్ల వాళ్ళు వచ్చి ఆ జాతర్లో పాల్గొంటారు చాలా పెద్దగా జరుగుతుంది పండుగ అనేది ఆ ఈ ముసలమ్మ తల్లి అనేది ఈ ఊరికి చాలా ఆ పెద్ద దేవత మాకందరికి కూడా ఆ ఇంకా అలా చాలా చు ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి అన్నిట్లకూడా చాలా మంది వచ్చి వీక్షిస్తారు ఆ గుళ్ళన్ని చూసి వాళ్ళ మొక్కుబడులు కూడా చెల్లిస్తారు